హలో ప్రసాద్ కడిది ఓకే ఏం లేదండి న్యూస్ న్యూస్ని న్యూస్ ఏంటంటే బాబు ఈరోజు న్యూస్ న్యూస్ని చూస్తుంటుంటే చాల భయంగా ఉంది చాలా ఉన్నాయి మన న్యూస్ ఛానల్ చూసుకున్నామంటే సాక్షి సాక్షి పేపర్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈనాడు ఇవన్నీ ఎత్తిపోయినయండి ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా చేస్తున్నారండి ఏది ఏది నమ్మాలో ఎవరికీ తెలియట్లేదు అండి ప్రకారి గారు ఏంటంటారు అసల అలాగే టీవీలో కూడా ఒకో టీవీ ఒకలాగా చూపిస్తున్నారని ఎంతవరకు కరెక్ట్ ఏంటో అర్థం అవ్వట్లేదు ప్రసాద్ గారు ఓకే అదే దాని గురించే ఈ న్యూస్ చూస్తుంటుంటే ఈరోజుల్లో టీవీలో ఒకలా ఉంటుంది పేపర్లో ఒకలా ఉంటుంది అలాగే అన్నిటికల్లో కూడా ఒకలా ఉండట్లేదు ఏంటో ఈ న్యూస్ అందుకనే ఎం జరుగుతుందో ఏంటో ఒకసారి మీతో మాట్లాడదామని మాట్లాడిన మాట్లాడితే ఏమని తెలుస్తుందని ఏమో అని పిలవడం జరిగింది ఓకే ప్రసాద్ గారు అయితే ఉంటాను